భారతదేశంలో చాలా ప్రముఖమైన సంస్కృతిక పద్ధతులున్నాయి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత మతపరమైన దేశాల్లో ఒకటి హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం సిక్కూ మతం బౌద్ధ మతం మైరు జైన మతం అలాంటియి చాలా అనేక మతాలు ఇక్కడ చాలా వర్థిల్లాయి అలాగే ఇలాంటి సంస్కృతిక పద్ధతుల్లో కుటుంబం అనేది ఇంకొకటి కుటుంబం భారతీయ సంస్కృతుల్లో కుటుంబానికి చాలా ప్రాధాన్యతుంది కుటుంబ సభ్యులు ఒకరుకొకరు సన్నిహితంగా ఉంటారు ఒకరుకొకరు మద్దతిస్తారు అలాగే అత్యంత ప్రాముఖ్యమైనది ఆదిత్యం ఆదిత్యం ఇవ్వడంలో భారతీయులు చాలా ముందంచలో ఉంటారు భారతీయులు తమ ఆదిత్యానికే ప్రసిద్ధి చెందినవారు అతిధులను దేవుణ్ణి అతిధులుగా భావిస్తారు వారికి గౌరవం చాలా ఇస్తారు అతిథుల పట్ల శ్రద్ధ చాలా బాగా చూపుతారు భారతీయ సంస్కృతిలో ఇంకొకటి ఆహారం ఆహారం భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైంది రుచికరమైంది కూడా ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేక వంటకాలుంటాయి ఎందుకంటే ఓ ఊరి పేరు ఊరికొచ్చి ఒకా ప్రత్యేకమైన ఆహార పదార్థం ఉంటుంది ఒక పదార్థం పేరు చెప్పగానే ఊరు గుర్తొచ్చేస్తది లేదా ఊరి పేరు చెప్పగానే పదార్థం గుర్తొచ్చేస్తది అలాంటి ఆహారం భారతీయ దేశంలో మాత్రమే ఉంటుంది అలగే ఇంకొకటి పండుగలు పండుగులనేవి భారతదేశంలో ప్రముఖ్యమైన సాంస్కృతిక పద్ధతి ఎందుకంటే రకరకాల మతస్థులు కులస్థులు రకరకాల జాతులకి చెందిన వారందరు భారతదేశంలోనుంటారు వారి పండగలన్నీ కూడా అందరు కలిసి చేసుకుంటారు ఒకరి పండగ ఒకరు కలిసి చేసుకుంటారు అందరి పండగలు కూడా చాలా బాగా జరుపుకుంటారు ఈ పండుగల్లో మతపరమైనయి సంస్కృతమైనవి కావచ్చు గానీ అందరూ కలిసి చాలా అన్నీ కలిసి చేసుకుంటారు వంటకాలు చేసుకొని అందరుకూ ఒకరికొకరు పంచి పెట్టుకోడం చాలా బాగా ఉంటుంది భారతదేశంలో వేరే స వేరే సంస్కృతులు కంటే అనేక రకాలుగా ఎలా వేరుగా ఉన్నాయంటే ఎంత వేరుగా ఉన్నా గానీ అందరు కలిసే ఉంటారు అలాగే దీనిలో ఒకటి వైవిధ్యం భారతదేశం చాలా వైవిధ్యమైన దేశం ఇక్కడా అనేక భాషలుంటాయి అనేక మతాలుంటాయి అనేక సాంప్రదాయాలుంటాయి మరియు అనేక జాతులుంటాయి అనేక జాతులు అనేక మతాలు అన్నీ కలిసి ఒకరి వేషధారణ ఒకరు నేర్చుకుంటారు ఒకరి సాంప్రదాయాలు ఒకరు నేర్చుకుంటారు ఒకరి కట్టుబాట్లొకళ్ళు గౌరవిస్తారు ప్రతి ఒక్కరూ కలిసే ఉంటారు అలగే ఇంకొకటి సమ్మేళిత భారతదేశం ఒక సమ్మేళిత సంస్కృతి ఇక్కడా అన్ని మతాలు మరియు అన్ని సాంప్రదాయాలిని గౌరవిస్తాయి ఆధ్యాత్మికత ఇంకొకటి ఆధ్యాత్మికత భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక దేశం దీనికి మారుపేరుగా ఒక ఆధ్యాత్మిక దేశమనే మారుపేరు కూడా ఉంది ఇక్కడ ప్రజలు జీవితంలో అర్థం ప్రయోజనం గురించి ఆలోచించడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు